హలో ప్రదీప్ వాళ్ళ పేరేంటరా అండి ఈరోజు మేము ఒక నలభై నిమిషాలు ఎగస్ట్రా క్లాసులు పెడదాం అనుకుంటున్నాం అండి హలో హలో అంటే మీ అబ్బాయి సరిగ్గా చదవటం లేదండి అందుకని చెప్పి చదివిద్దామని చెప్పిపెడుతున్నాం అండి ఒక నలభై నిమిషాలు ఇవాళ ఒక్క రోజేనండి

అంటే మేము ఇక్కడ ఏమైనా తినడానికి పెడతాం అండి అంటే ఒక నలభై నిమిషాలే కదండి అంటే ఈ సా ఈ మధ్యన ఎగ్జామ్స్ కూడా ఏం బా రాయటం లేదండి మేము ఆటో ఎక్కించి పంపిస్తాం అండి తను ఒక్కడే కాదు ఇంకా మొత్తం అందరూ ఉంటున్నారు అండి

సరే అండి